భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలు సెలవులు ఏమిటి వాటిని ఎలా జరుపుకుంటారో మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలను మనము జరుపుకుంటాం ఆ పండుగల పేర్లను గురించి వస్తే సంక్రాంతి వినాయకచవితి దీపావళి క్రిస్మస్ అలానే ఇలాంటి ఎన్నో రకమైన పండుగలను మన భారతదేశంలో జరుపుకుంటారు ముఖ్యంగా ఈ పండుగ అంటే దివాళీ పండుగను అదేవిధంగా వినాయకచవితి సంక్రాంతి వినాయకచవితి ఈ రెండు పండగలను భారతదేశం మొత్తానా భారతదేశంలో ఉన్న నూట యాభై నూట అరవై కోట్ల మంది ప్రజలు ఈ యొక్క ఈ రెండు పండగలను కామన్గా జరుపుకునే పండుగలగా మనం భావించుకోవచ్చు అదేవిధంగా ఈ పండుగలను సెలవులు ఇస్తుంటారు అంటే ఈ దివాళీ వినాయకచవితి పండుగలను ఎలా కాలు ఎలా జరుపుకుంటారంటే దివాళీ పండుగ రోజు టపాకాయలు కాల్చుతూ పిండి వంటలతో ఎంతో అంగరంగా వైభవంగా జరుపుకుంటారు మరొకటి వినాయక చవితి వినాయక చవితిని కూడా ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు వినాయకుణ్ణి శిల్పాన్ని పెట్టి దానికి పూజలు చేసి మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు పదకొండవ రోజు పదమూడవ రోజు పదిహేడు రోజులు కూడా పెట్టి ఈ యొక్క వినాయకుణ్ణి మళ్ళీ లాస్ట్ రోజు నీటిలో నిమజ్జనం చేసి ఎంతో గొప్పగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మనం మనస్ఫూర్తిగా భావిస్తాం ఇదే నండి మన యొక్క భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలను ఈ పండుగలకు సెలవులు ఇచ్చి ఈ పెద్ద చిన్న పేద బీద డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడు అనే ఎలాంటి గుణగణాలు కానీ బేధాలు కానీ లేకుండా అందరూ కలసిమెలసి జరుపుకుకే పండుగలుగా మన భారతదేశ యొక్క ప్రజలు భావిస్తూ ఉంటారు ధన్యవాదములు